హలో నమస్కారము అండి ఓలా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళా మేము నిన్న ఒక టాక్సీని బుక్ చేసుకున్నాము అతను పొద్దున్నే రావాలి మేము ఒక విహారయాత్రకు వెళ్దామని చెప్పి టాక్సీని బుక్ చేసుకున్నాము అతను ఉదయమునే రావాలి కానీ అతను ఇంతవరకు రాలేదు మేము అందరం రెడీ అయ్యి ఉన్నాము మేము ఫోన్ కాల్ చేస్తున్నా సరే ఎటువంటి స్పందన లేదు అతని దగ్గర నుంచి అందరూ రెడీ అయ్యి ఉన్నారు మా కుటుంబ సభ్యులు కానీ అతను ఉదయాన్నే రావాల్సి ఇంకా రెండు గంటలు అవుతున్నా సరే ఇంకా రాలేదు మా పిల్లలందరూ నిరుత్సాహంతో అలా కూర్చోవాల్సి వచ్చింది చాలా ఆశలు పెట్టుకున్నారు విహారయాత్రకు వెళ్దామని చెప్పి కానీ అతను రాకపోయేసరికి అందరమూ ఇక్కడే ఉండాల్సి వచ్చింది అతను మీద కొంచెం చర్య తీసుకుంటారు అని మేము ఫిర్యాదు చేస్తున్నాము అతని బదులు ఇంకా ఎవరినైనా పంపించగలరా అని కోరుతున్నాము అతని మీదా తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము